నమస్కారం అండి రమ్మనానండి ఈ ఖాళి స్థలంలో స్టోర్ రూమ్ కట్టాలనుకుంటున్నాం అండి అవును అదేనండి ఏది బాగుంటుందండి మీరు చెప్పండి అలాగైతే స్లాబ్ వేసేద్దాం అండి ఒక్క రూమే అండి మరీ ఎలాంటి సిమెంట్ ఇటుకలు వాడితే బాగుంటాయండి అవునండి మీకు తెలుసు కదా అండి మీకు మంచిగా అనిపించిన సిమెంటు ఇటుకలన్నీ మీరే తెచ్చేయండి నేను తర్వాత మీకు మనీ ఎంత అయిందో ఇస్తానండి అవునండి అవునండి సరేనండి ఎన్ని రోజులు పడుతుందండి కట్టటానికి మీకు సరేనండి మంచిది స్లాబ్ అండి సరేనండి సరేనండి సరేనండి